మీ ఉద్యోగం కెరియర్కు సంబంధం లేని మీ అభిరుచులు ఆసక్తులు ఏవి నాకు ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మార్కెటింగ్ ఇంకా ఇలాంటి టెక్నాలజీ వాణిజ్య ఫీల్డ్లో నాకు ఆసక్తి ఉంది ఇంకా నా పనికి విధించే సాంకేతిక పరిజ్ఞానం మరియు మౌలిక సాంకేతిక స్కిల్స్ మరియు సౌలభ్యాలు నేను ఉన్నాయని అనుకుంటున్నాను అందువల్ల నాకు చదవటం ప్రాజెక్ట్లను చేయడం ఇంకా ప్రయత్నించడం కూడా చాలా ఇష్టమైన పని